ఆ చెప్పండి వరుణ్ మీరు మసల్ బిల్డింగ్ చేయాలనుకుంటున్నారు కరెక్ట్ కానీ మీ బాడీ టైప్ సజేషన్ తప్పడుకుండా ఇస్తాము ఫస్ట్ మీ బాడీ వెయిట్ ఎంతో చెప్తారా ఫిఫ్టీ కెజిస్ అంటే మీరు చాలా అండర్ వెయిట్ ఉన్నారండి సో మీరు ఫస్ట్గా మీరు మీరు మసల్ బిల్డ్ చేయాలనుకుంటే తగిన అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి రోజుకి వంద గ్రాములు ప్రటీన్ స్వీకరించాలి అప్పుడు కానీ మసల్ మీకు మంచిగా బిడ్లవుతుంది ప్రోటీన్తో పాటు విటమిన్ విటమిన్స్ ఐరన్ అలాగే ఫైబర్ కూడా స్వీకరించాలి రోజువారి ఆహారంలో సో మీరు మంచిగా ఫాలో అవ్వండి డైట్ని నేను ఇంకా మంచిగా చెప్తాను మీరు వారానికి కనీసం నాలుగు లేదా ఎక్కువ నాలుగు ఐదు సార్లు వ్యాయామం చేయాలి వ్యాయామంతో పాటు నిద్ర కూడా సర సరైన సమయం పోవాలి ఎనిమిది గంటలు మినిమం నిద్ర అవసరం శరీరానికి ఇంకా ఇంకా స్టార్టింగ్లో మీకు బాడీ చేేంజ్ కాని అలసట కానీ వన్ వీక్ టైం పడుతుంది వన్ వీక్ తర్వాత నుంచి మీ బాడీ దాని మెజార్ గెయిన్ చేయడానికి సరైన టైం తీసుకుంటుంది

టెన్ కెజిస్ పెరగాలంటే మీకు అలా కాదు టెన్ కేజిస్ మసల్ పెరగాలి సో మీరు బల్కిన్గ్ చేయాల్సి అవసరం ఉంటుంది

మీరు స్ట్రిక్ట్గా చేస్తే డైట్ ఎక్ససైజ్ అవన్నీ చేస్తే త్రీ మంత్స్ మూడు నెలల్లో మీరు మసల్ బిల్డ్ చెయ్యచ్చు మంచిగా థ్యాంక్ యూ